తెలంగాణలో ఉన్నత విద్యను అందించే ప్రధాన విశ్వవిద్యాలయాలు కళాశాలలు చాలా ఉన్నాయి ఉదాహరణకు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉస్మానియ విశ్వవిద్యాలయం కాకతీయ విశ్వవిద్యాలయం ఇలాగా అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఇలా చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అందులో చాలా ప్రోగ్రామ్లు వివిధ రకాల కోర్సులు ఉన్నాయి ఆ కోర్సుల వల్ల చాలా విద్యని అందిస్తున్నారు మనకి అయితే ఆ కోర్సులు ఏవేవి అంటే బిఏ బీకామ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఇలా ఇంకా బి ఎ చాలా కోర్సులు ఉన్నాయి అయితే ఒక్కొక్క కోర్సుకు సంబంధించి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది పిల్లలకి అందించడం జరుగుతుంది ఆ విశ్వవిద్యాలయాల వల్ల అయితే ఇంక ప్రత్యేకమైన కోర్సులు ఏమైనా ఉన్నాయి అంటే కంప్యూటర్కి సంబంధించినవి కంప్యూటర్ కోర్సులు కూడా చాలా ఉన్నాయి వాటి వల్ల జావా ఈ వీటి వల్ల ఐటీ కంపెనీలలో లేకపోతే ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ విద్యని అక్కడ విశ్వవిద్యాలయాలలో పూర్తిచేసుకుని వచ్చే జీతంలో మంచి ఉద్యోగంలో స్థిరపడి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోడానికి ఈ విశ్వవిద్యాలయాలు అనేవి చాలా అభి ముందుకి చూపుతున్నాయి చ వాటి వల్ల చాలా మంచి జరుగుతుంది విద్యార్థులకి